మాకు పండుగలు దగ్గరకు ఉన్నాయి మేము పండుగ పనులు చేస్తు బట్టలు కొనుటకు బజారుకు వెళ్ళడం కుదలేదు కాబట్టి ఆన్లైన్లో పండుగ ఆఫర్ పెట్టినారు కాబట్టి మేము డ్రెస్సులను ఆర్డర్ పెట్టినాము మొత్తం ఐదు రకాల డ్రెస్సులు నాలుగు టాప్స్లు నాలుగు కుర్తాలు రెండు లెగ్గిన్లు ఒక జీన్సు ఐదు టీషర్ట్లు పెట్టినాము మాకు పండుగ దగ్గరకి వచ్చింది అన్ని బట్టలు విలైన్లో ఆన్లైన్లో వచ్చినాయి వాటిని వాటిని అన్ని అన్ని ఊడదీసి తీసి చూసినాము కానీ కొన్ని బట్టలు అసలు నాణ్యత లేదు విరివిగా చీకు పోయినవిగా వచ్చినాయి కాబట్టి కొన్ని అయితే కలర్లు వేసి వేసి అయితే కలర్లు లేనివిగా వచ్చినాయి టాప్స్ అయితే పెట్టిన సైజు కాకుండా చిన్న సైజు వచ్చాయి టీషర్ట్లు ఒక్కసారి ఉతికితే పో పోయేటట్టు ఉన్నాయి ఇక జీవితంలో ఎప్పుడు ఆన్లైన్లో షాపు చేయకూడదని అన్నీ అన్నీ అనుకున్నాము అని అనుకున్నాము నీ ఈ రేటింగ్ నీ రేటింగ్ కూడా ఇవ్వడం కుదరదు కానీ రేటింగ్ ఇచ్చినాము అన్ని బట్టలు ఒక్కసారిగా వాడి పారవేసినాము